ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య సేవా వ్యవస్థ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నూట నాలుగు హెల్త్ యూనిట్లు విలేజ్ క్లినిక్స్ వంటి పథకాల ద్వారా ప్రాథమిక సంరక్షణ గ్రామాలకు చేరుతోంది ప్రైవేట్ సౌకర్యాలు ఉన్న గ్రామణ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత హాస్పిటల్ వసతులు లేకపోవటం బలహీనతలు ఉన్నాయి నాణ్యత అందుబాటు ఆరోగ్య బీమా పరంగా ఇంకా మెరుగుదల అవసరం ఉంది కానీ బలమైన ప్రభుత్వం చొరవ వల్ల వ్యవస్థ మెరుగుదల దిశగా సాగుతుంది